నమస్కారంమండి మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము బారతదేశంలో కబడ్డీ జట్టు ఎందుకు ఎంపిక అయ్యింది అండి రాష్ట్ర కబడ్డీకి మీ విలువైన సమయాన్ని

తప్పకుండా అండి మీ విలువైన ఈ విలువైన సమాచారాన్ని నాకు తెలిపినందుకు మీకు ధన్యవాదాలండి